ఒక గ్రామీణ రైతుగా పొలంలో లేదా ఇంట్లో పనిచేసేటప్పుడు నేను నాకు చాలా వినోదం కల్పించుకుంటాను పొలంలో పనిచేసేటప్పుడు నేను తరచుగా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి పని చేస్తాను మేము ఒకరిని ఒకరం హాస్యం చేస్తూ పాటలు పాడుకుంటూ కథలు చెప్పుకుంటూ పని అందిస్తాం ఇంట్లో పని చేసేటప్పుడు నేను తరచుగా నా పిల్లలతో ఆడుకుంటాను లేదా నా భార్యతో మాట్లాడుతాను మేము కలిసి పాటలు పాడుకుంటాము కథలు చెప్పుకుంటాము లేదా కేవలం ఒకరితో ఒకరు సమయం గడుపుతాము పనిచేసేటప్పుడు జానపద పాటలు పాడడం చాలా సాధారణ జానపదాలు పాటలు సాధారణంగా ఆనందంగా మరియు ఉత్సాహంగా ఉంటాయి ఈ పనిని మరింత సులభతరం చేస్తాయి అవి కూడా సంస్కృతి మరియు వారసత్వానికి మెరుగుపరుస్తాయి నేను ఒక గ్రామీణ రైతు పనిచేసేటప్పుడు నాకు వినోదం కల్పించుకోవడానికి నాకు స్వతంత్రం మార్గాలు ఉన్నాయి నా కుటుంబం మరియు స్నేహితులతో స్నేహితులతో సమయం గడపడం పాటలు పాడడం మరి కథలు చెప్పడం నాకు శక్తి మరియు ప్రేరణ ఇస్తుంది